ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ చెన్నై బెంగళూరు బెంగళూరు బాంబే జపాన్ మహారాష్ట్ర కర్ణాటక బంగ్లాదేశ్ ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గోవా కేరళ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ ఢిల్లీ దుబాయ్ జపాన్ జర్మనీ ఒడిస్సా ఒడిస్సా వరంగల్ గుంటూరు గూడూరు ఏలూరు ఏలూరు విజయవాడ విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం రాజమండ్రి రాజమండ్రి చిత్తూరు తిరుపతి నెల్లూరు తడ సూళ్లూరుపేట సూళ్లూరుపేట చైనా చైనా యూ కే యూ ఎస్ ఏ ఫ్రాన్స్ ఫ్రాన్స్ జర్మనీ